హలో నేను మన ఓలా ఏజెన్సీతో మాట్లాడుతున్నాను నేను ఇటీవల మీ కార్ ఒక ప్రయాణం చేశాను చివరిసారిగా నేను ఎల్బీ నగర్కు వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ అదే కార్ బుక్ చే చేయాలి అనుకుంటున్నాను దయచేసి ఆ కార్ అందుబాటులో ఉందో చెప్తారా సమయం మరియు ఛార్జ్ వివరాలు కూడా తెలపండి ధన్యవాదాలు